నాకు ఎక్కువగా బీచ్లో షికారు చేయడం అంటే చాలా ఇష్టం బీచ్లో ఉండే గాలి కానీ బీచ్లోంచి వచ్చే ఆ వేవ్స్ అవి కెరటాలవి చాలా బాగా అనిపిస్తాయి బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు బీచ్లో ఈవెనింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది బీచ్ అనేది ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది ఈవెనింగ్ టైం బీచ్లో ఉంటే చాలా ప్రశాంతంగా పీస్ ఫుల్గా కూడా అనిపిస్తుంది ఈవెనింగ్ టైం ఇంకా ఎక్కువగా బీచ్లో ఎంజాయ్ చెయ్యాలని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది